నేను ఏల్లూరు జిల్లాలో నివసిస్తున్నాను నేను నీటిని వదలకడానికి మరియు శుభ్రపరచడానికి నేను ఉపయోగించే విధానాలు ఏమిటంటే నీటిని వడగట్టడానికి చెక్క బొగ్గు వడగట్టి ఒక కుండలో చెక్క బొగ్గు ముక్కలను వేసి దానిపై శుభ్రం చేయవలసిన నీటిని పోయాలి నీరు బొగ్గు గుండా వడకట్టబడి కాలుష్యము తొలగిపోతాయి మట్టి వడగట్టి ఒక కుండలో మట్టిని నింపి దానిపై శుభ్రం చేయవలసిన నీటిని పోయాలి నీరు మట్టి కుండ వడకట్టి కాలుష్యాన్ని తొలగిపోతాయి పత్తి వడగట్టుట ఒక గుడ్డలో పత్తిని కట్టి దానిపై శుభ్రం చేయవలసిన నీటిని పోయాలి నీరు పత్తిగుండా వడకట్టబడి కాలుష్యాలు తొలగిపోతాయి నీటిని శుభ్రపరచడానికి వేడి చేయడం నీటిని వంద డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేస్తే అందులో ఉండే బ్యాక్టీరియా మరియు ఇతర కాలుష్యాలు నశిస్తాయి సూర్యకాంతిలో ఉంచడం వలన నీటిని సూర్యకాంతిలో ఆరు గంటల పాటు ఉంచితే అందులో ఉండే బ్యాక్టీరియా మరియు ఇతర కాలుష్యాలు నశిస్తాయి క్లోరిన్ వాడడం వలన నీటిలో క్లోరిన్ టాబ్లెట్లు లేదా ద్రావణాన్ని వేస్తే అందులో ఉండే బ్యాక్టీరియా మరియు ఇతర కాలుష్యాలు నశిస్తాయి గృహ నిర్వాహకులు నీటి శుభ్రత గురించి వాడేది ఏమిటంటే నీటిలో ఒక రాత్రంతా ఉంచడం నీటిని రాత్రంతతా ఉంచినట్లయితే అందులో ఉండే భారీ కణాలు అడుగుభాగానికి చేరుకుంటాయి ఆ తర్వాత నీటిని పైభాగం నుండి తీసుకుంటే శుభ్రమైన నీరు లభిస్తుంది వేపాకులను వాడటం వల్ల నీటిలో వేపాకులను వేస్తే అందులో ఉండే బ్యాక్టీరియా మరియు ఇతర కాలుష్యాలు నశిస్తాయి ఉప్పను వాడడం కూడా నీటిలో ఒక చిటికెడు ఉప్పు వేస్తే అందులో ఉండే బ్యాక్టీరియా మరియు ఇతర కాలుష్యాలు నశిస్తాయి నీటిని శుభ్రంగా ఉంచడానికి కొన్ని ప్రయోజనాలు నేను మీకు చెప్తాను అవి ఏమిటంటే నీటిని నిల్వచేయడానికి శుభ్రమైన పాత్రలను ఉపయోగించండి నీటిని ఎల్లప్పుడూ మూతలతో మూసి ఉంచండి నీటిని నే నేరుగా సూర్యకాంతిలో ఉంచవద్దు నీటిని కలుషితం చేసే వస్తువులు నుండి దూరంగా ఉంచండి నీటిని వడగట్టడానికి మరియు శుభ్రపరచడానికి అనేక విధానాలు ఉన్నాయి మీకు నేను చెప్పిన విధానాలు ఏమైనా నచ్చినట్లయితే